మా ప్రాంతంలో ఆచరించే ప్రధాన మతాలు ఎన్నో ఉన్నవి మూడు హింది హిందూస్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూ వాళ్ళు ఎన్నో పండుగలు జరుపుకుంటారు శ్రీరామనవమి వినాయక చవతి ఉగాది అలాగే క్రైస్తవులు కూడా ఈస్టర్ గుడ్ ఫ్రైడే క్రిస్టమస్ మరియు ముస్లిమ్స్ రంజాన్ బక్రీద్ అంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటారు హిందూస్ హిందూస్ ఉగాది రోజు వారు నూతనంగా వారి సంవత్సరాన్ని ప్రారంభిస్తారు మరియు శ్రీరామనవమి అంటే తమ రామున్ని వారు కొలుచుకుంటారు రాముడిల్లో తమ భర్తని చూసుకుంటారు సీతలో తమను తను తాను చూసుకుంటుంది స్త్రీ మరియు ఇంకా వారు ఎన్నో పండుగలు జరుపుకుంటారు పండుగలు జరుపుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళ దేవున్ని వారు ఎక్కువగా పూజించడం ఆ రోజు ఇంకా ఎక్కువగా పూజించడం ఎన్నో ప్రసాదాలు పెట్టడం దేవుడికి ఎన్నో ప్రసాదాలు పెట్టడం వారు కొత్తబట్టలు ధరించడం ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏదో ఒక మంచిని చేస్తూ ఉండడం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వా వారి దేవుడిని వారు ఎక్కువగా చూసుకోవడం అలాగే క్రైస్తవులు కూడా క్రైస్తవులు క్రిస్టమస్ని వారు వారి దేవుడు పుట్టినట్టుగా వారు పూజించుకుంటారు ఆరోజు వారు ఎక్కు కొత్త బట్టలు వేసుకోవడం చా ఇంకా చర్చిలకు వెళ్ళడం అలాంటివి చేస్తూ ఉంటారు మరియు గుడ్ ఫ్రైడే అంటే వారి దేవుడు చనిపోయినాడు మళ్ళీ ఈస్టర్ రోజు లేచాడు అని అలా వాళ్ళు ఎన్నో పండుగ అలా ఎన్నో పండుగలు చేసుకుంటారు ఆ రోజు ఈస్టర్ రోజు దేవుడు లేచినట్టుగా వారు చర్చికి వెళ్ళి కొత్తబట్టలు ధరించడం అలా దేవున్ని ఆరాధించడం లాగా చేస్తారు ముస్లిమ్స్ కూడా ఇదే పద్దతిని పాటిస్తూ వారి పండగను వారు చేసుకుంటారు రం అంటే రంజాన్ రోజు పేద పిల్లలని పిలిచి వారికి ఆహారం ఇవ్వడం వారికి ఏదో కొంత సహాయం చేయడం వారి దేవుడి పేరుతో వారు వాళ్ళే ఏదో ఒక కొంత సహాయం చేయడం ఇలా మా మా ప్రాంతాలలో ఇలా ఎన్నో పండుగలు ఎంతోమంది మతాల వాళ్ళు ఎన్నో పండుగలు జరుపుకుంటూ పేద పిల్లలకు సహాయం చేస్తూ వారి దేవున్ని వారు పూజించుకుంటూ ఇలా ఎన్నో మా జరుగుతూ ఉంటాయి ఇంకా మతాల విషయాలకు వస్తే మా మా మా దగ్గర మూడు మతాలు వారి దేవుడిని వారు పూజించుకోవడం వారి దేవుడే ఎలాంటి వాడో వారు గొప్ప వారు చర్చించుకోవడం ఆ పండగ రోజు వారు ఒకరిని ఒకరు చర్చించుకొని దేవుడు గురించి దేవుడు ఎలాంటి వాడు ఎలా ఎలా మనల్ని సృష్టించాడు మన కోసం ఏం చేశాడు అంటూ ఇలా ఎన్నో విషయాలు ఆ రోజు వారు చర్చించుకుంటూ ఉంటారు హిందూస్ అయిన క్రిస్టియన్స్ అయిన ముస్లిమ్స్ అయిన వీరందరూ వారి దేవున్ని వాళ్ళు ఎంతో ప్రాధాన్యత మొదటి స్థానం ఇచ్చుకుంటూ వారు గుండెల్లో దేవుడిని పూజిస్తూ ఉంటారు ఇలా పండగలు చేసుకోవడం వల్ల కొంత పేద పి పేద ప్రజలకు కూడా వీళ్ళు కొంత ఏదో ఒక ఆహారాన్నిస్తూ ఇలా చేస్తారు ఆహారం ఇస్తూ వారి ఆరోజు వారి కడుపు నింపడాన్ని అలా వాళ్ళు దేవుడి పేరుతో వీళ్ళు ఆ పేద పిల్లల కడుపుని నింపుతూ ఉంటారు ఇలా మా ప్రాంతాలలో ఇలా చేస్తూ దేవుడి మతాలు ఇలాంటి మతాలు వాళ్ళ వాళ్ళ దేవుడిని పూజిస్తూ పండుగలు చేసుకుంటూ ఉంటారు